మా యొక్క ప్రాంతంలో జనం అంతా ఎక్కువగా ఇష్టపడే టెలిఫోన్ బ్రాండ్లు ఏంటంటే జియో ఈ యొక్క జియో బ్రాండ్ను ప్రస్తుతం చాలా మంది ఉపయోగిస్తున్నారు ఈ యొక్క జియో సిమ్ను ప్రస్తుతం ఎక్కువ మంది వాడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క జియో టవర్లు ఎక్కువగా ఉన్నందువలన సిగ్నల్స్ చాలా బాగా వస్తూ ఉన్నాయి అలాగే ఇంటర్నెట్ వేగం కూడా చాలా బాగుంటున్నాది అందుకనే ఈ యొక్క జియో కంపెనీని చాలా బాగా ఉపయోగిస్తూ ఉన్నారు